నేను లక్కీస్ రెస్టారెంట్ నుంచి వెళ్ళి కేఎఫ్సీని ఆర్డర్ పెట్టుకున్నాను కేఎఫ్సి అంటే నాకు చాలా ఇష్టం కేఎఫ్సీ చాలా బాగుంటుంది రుచి రుచికి తినడానికి నాకు అర్జంట్గా ఆకలి అయి ఉండే అందుకనే నేను కేఎఫ్సీని ఆర్డర్ పెట్టుకున్నాను ఏదో స్నాక్స్ లాగ తినడానికి స్నాక్స్ లాగ తినడానికి ఆర్డర్ పెట్టుకున్నాక నేను దానికి ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు అమౌంట్ ఫస్టే సెండ్ చేసాను ఆ ఆర్డర్ అయ్యిందా లేదా అని నాకు చాలా భయంగా ఉండే ఎందుకంటే నా బ్యాంకు అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు అనేది ఆర్డర్కి సెండ్ అయినాయి కాని అయ్యిందా లేదా అని నాకు డౌట్గా ఉండే ఎందుకంటే అది చిన్న అమౌంట్ కూడా కాదు కదా పెద్ద మెత్తం మొత్తంలో కదా వెయ్యి రూపాయలు ఒకవేల వెయ్యి రూపాయలు పో లే పో ఆర్డర్ ప్లేస్ కాకుంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అవుతుంది కదా మళ్ళీ అవి ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ కాకపోతే మళ్ళీ నేను ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అసలుకే నా నా బ్యాంక్ అకౌంట్ లో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆ వెయ్యి రూపాయలు మాత్రమే నా లాస్ట్ అమౌంట్ ఇంకా నాదగ్గర పైసలు లేకుండే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే నా దగ్గర ఉండే అందుకోసమే నేను మరీ మరీ ఆ యాప్ తెరిచి మరి నాది ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యిందా అని ఊరికే చూసుకుం చూసుకున్నాను నాకు నమ్మకం లేకుండే ఎందుకంటే అది సక్సెస్ అయ్యిందా సక్సెస్ కాలేదా అని కానీ తెరిచి చూసే సరికి సక్సెస్ అని పడింది ఫెయిల్ అని పడింది నా అమౌంట్ లో నా బ్యాంక్ అకౌంట్లో నుంచి పైసలైతే కట్ అయిపోయినాయి అందుకే నాకు కొంచెం భయంగా అనిపించింది మళ్ళీ ఆ యాప్ని చూసి పదే పదే చూస్తే నా అమౌంట్ అనేది విజయవంతం జరిగింది అందుకు సంతోషంగా ఉన్నాను